భారతదేశంలో అధికార భాషలు రెండు హిందీ మరియు ఇంగ్లీష్ హిందీ దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష మరియు ఇది కేంద్ర ప్రభుత్వం మరియు సైన్యం యొక్క అధికార భాష ఇంగ్లీషు ఒక భాష సంబంధంలో ఉంది మరియు విద్య వ్యాపారం మరియు అంతర్జాతీయ సంబంధాలలో ఉపయోగించబడుతుంది భారతదేశంలో సాధారణంగా మాట్లాడే కొన్ని ఇతర భాషలు ఇక్కడ ఉన్నాయి బెంగాలీ తమిళం తెలుగు మరాఠీ గుజరాతీ కన్నడ మలయాళం ఒరియా పంజాబీ ఈ భాషలు దేశంలోని వివిధ ప్రాంతాలలో మాట్లాడబడతాయి మరియు వివిధ సంస్కృతులను ప్రతిబింబిస్తాయి భారతదేశంలోని భాషా వైవిధ్యం చాలా అద్భుతమైనది ఇది దేశం యొక్క పురాతన మరియు సంక్లిష్టమైన చరిత్ర మరియు సంస్కృతి యొక్కస్నేహం చిహ్నం ఈ వైవిధ్యం దేశంలోని విభిన్న వర్గాల మధ్య అవగాహన మరియు అవగాహనను పెంచడంలో సహాయపడుతుంది భారతదేశంలోని భాషా వైవిధ్యం యొక్క కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి ఇది దేశం యొక్క పురాతన మరియు సంక్లిష్ట చరిత్ర మరియు సంస్కృతి యొక్క చిహ్నం ఇది దేశంలోని విభిన్న వర్గాల మధ్య అవగాహన మరియు అవగాహనను పెంచడంలో సహాయపడుతుంది ఇది దేశంలోని సృజనాత్మకత మరియు సంస్కృతిని ప్రోత్సహిస్తుంది అయితే భారతదేశంలోని భాష వైవిధ్యం కొన్ని సవాళ్ళను కూడా సృష్టిస్తుంది ఇది దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సంభాషణను కష్టతరం చేస్తుంది ఇది విద్యా మరియు ఉపాధిలో అవకాశాలను పరిమితం చేస్తుంది ఇది భాష హక్కుల ఉల్లంఘనను దారి తీయవచ్చు భారతదేశంలో యొక్క భాష వైవిధ్యం అనేది దేశం యొక్క ఒక అద్భుతమైన ధనం ఈ వైవిధ్యాన్ని సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం